నమస్కారం ప్రిన్సిపల్ గారు నేను విజయ్ వాళ్ళ అమ్మనండి అదే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు కదా అండి విజయ్ మేమూ మేము మా కుటుంబం మొత్తం కలిసి అరకు ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నాం అండి అందువల్ల మా అబ్బాయికి ఒక నాలుగు రోజులు సెలవు ఇస్తారు అని అడగదామని వచ్చానండి పెడుతాను అండి చూసాను అండి అంటే నేను మా అబ్బాయిని చదివించుకుంటాను అండి ఇంటి దగ్గర ఉన్నా ఉన్నారు అండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని అయిన అడుగుతాను అండి అవును అండి ఈసారి అలా రాకుండా చూసుకుంటాను అండి ఈసారి ఎక్కువ మార్కులు కూడా వస్తాయి అండి నేనూ అరకు వెళుతున్నాము అండి అవును అండి అవును అండి నేను వాల్ నేను వాళ్ళ క్లాసు సార్ని కూడా అడిగాను అండి ఆయన పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని అడగమని మీ దగ్గరకు పంపించారు అండి లేదండి ఆయనని అడిగాను అండి ఆయన నేను అయితే కాదు అండి ప్రిన్సిపల్ గారు ఒప్పుకోవాలి అని మీ దగ్గరికి పంపిచ్చారండి అవున అవును అండి చూసాను అండి చూసాను అండి చూస్తున్నాను అండి తక్కువే అదే కుటుంబం మొత్తం వెళ్ళాలని అనుకుంటున్నాము అని కదా అండి పర్మిషన్ అడగడానికి వచ్చాను

చదివిస్తాను అండి థ్యాంక్స్ అండి పర్మిషన్ ఇచ్చినందుకు రాస్తాను అండి సరే అండి ఇస్తాను అండి

సరే అండి పెడతాను అండి